హలో నేను ఒక నేను ఒక టూరిస్ట్ ని అండి మీ దగ్గర గైడ్ తీసుకుందాము అనుకుంటున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్ అయితే బాగుంటుంది అండి వెళ్ళడానికి టూరిస్ట్కి మేము ఇక్కడ శ్రీకాకుళంలో ఉంటాం అండి ఇక్కడ సుర్రౌండింగ్స్ కి ఓకే అండి ఇక్కడే ఉంటాము పిల్లలు ఏమైనా టెంపుల్స్ చూద్దాము అనుకుంటున్నారు అయితే ఏ టెంపుల్స్ అయితే బాగుంటాయి ఎంత టైం అవుతుంది మీ దగ్గర ఏమేమి అవైలెబుల్గా ఉన్నాయి రూమ్స్ కాని ఫుడ్ కాని వెహికల్స్ కాని ఇవి అన్ని మాకు ఇన్ఫర్మేషన్ చెప్పగలరా ఓకే అండి

ఇంకా ఈ ప్లేస్ బెటర్ అంటారా అండి శ్రీకాకుళం బాగానే ఉంటుంది అంటారా చూడటానికి పిల్లల హాలిడేస్కి అదే మీ దగ్గర ఒకసారి గైడ్ తీసుకుని వెళ్దాము అనుకుంటున్నాము అండి ఏమైనా ఆఫర్స్ ఆ ఉంది అండి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అండి ఇంకా ఈ టెంపుల్స్కి మనము వెహికల్లోనే వెళ్తామా అండి ఏ టెంపుల్కి అయినా